మా ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి అందులో డాక్టర్లు కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటారు అన్ని రకమైన వ్యాధులకు వాళ్ళు సలహాలు ఇస్తారు పెద్ద పెద్ద వాటికి ఇంకా పట్టణం వెళ్ళమని చెప్తారు చికిత్స చేయలేరు చిన్న చిన్న వ్యాధులకు మా మాత్రలు సుదులు ఇస్తారు మా శ్రీ సత్యసాయి వారు నిర్మించిన కళాశాల ఒకటుంది నర్సింగ్ హోమ్కి అక్కడ అనేక మధ్య అనేక విద్యార్థులు చదువుతున్నారు నర్సులు మెయిన్గా శిక్షణ తీసుకుంటున్నారు ఇంకా విద్యార్థులకు అక్కడ మంచి క్రమశిక్షణమైన చదువును చెబుతారు నర్సులు అక్కడ ఎక్కువ